అందులో కావాల్సిన వెపన్ స్కిన్స్ ఏమైనా కారు స్కిన్స్ దీని కోసం పెట్టుకొని డబ్బులు పోగొట్టుకురు దాని వల్ల చాలా మంది ఇంట్లో ప్రభావితం అయింది చాలా మంది డబ్బులు పోగొట్టుకున్నారు కుటుంబాలు పైసలు పోయి చాలా మంది బాధపడ్డారు ఇంకొంత మంది అయితే సూసైడ్ చేసుకున్నారు చచ్చిపోయారు అది చాలా బాధాకరమైన విషయం మొబైల్ గేమింగ్స్ చాలా వరకు దూరం పెడితే చాలా మంచిది దీని లేదంటే చాలా మందికి అది ఒక కష్టమైన పనిలా మారబోతుంది ఇంకా అవి కాకుండా చాలా మొబైల్ గేమింగ్స్ రావు వస్తున్నాయి ఎలా అంటే అస్ఫాల్ట్ నైన్ పబ్జి మొబైల్ ఫ్రీ ఫైర్ ఇటువంటి చాలా గేమ్స్ ఉన్నాయి చాలా మంది మొబైల్ గేమింగ్లో మనీ ఇన్వెస్ట్ చేసారు అలానే కాకుండా చిన్న పిల్లలతో సహా మొబైల్ గేమింగ్లో పైసలు పెట్టి ఆడారు నా మిత్రుడు మణికంఠ అని ఒక అబ్బాయి మొబైల్ గేమింగ్లో ఇప్పటిదాకా లక్ష రూపాయలు పెట్టాడు వాళ్ళు ఏం చేస్తుండే అంటే మా ఫ్రెండ్స్ అంతా మనీని తీసుకొని బెట్టింగ్ ఆడుతుంటే బెట్టింగ్ మ్యాచ్లు ఆడుతుంటే ఫ్రీ ఫైర్ అనే ఒక గేమ్లో బెట్టింగ్ మ్యాచ్లు ఆడి అందులో డబ్బులు సంపాదిస్తుండేది దాని వల్ల చాలా మందికి ఎఫెక్ట్ అయింది నేను మా ఫ్రెండ్కి చాలా సార్లు చెప్పిన ఫ్రీ ఫైర్ బెట్టింగ్లు ఏమీ ఆడకు బ్రో వచ్చిన పైసలు అన్ని దాచి పెట్టుకో అవి వేస్ట్ చేసుకోకు అని చెప్పిన కానీ ఆ అబ్బాయి ఉండి వచ్చిన పైసలు చాలా పైసలు సంపాదించాడు పోగొట్టుకుండు ఆ పెట్టిన పైసలు ఇన్వెస్ట్ చేసాడు గేమ్లో వచ్చిన పైసలు కూడా వచ్చిన పైసలు అన్నీ పెట్టి స్కిన్స్ కొన్నాడు అవి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర షో చేసుకున్నాడు అంతే కానీ అలా చేయకుండా ఉండటం మంచిది అని నాకు అనిపించింది అదిగాక ఆ పైసలు పెట్టుకున్న గేమ్ ఆ ఎకౌంటు బ్యాన్ అయిపోయింది ఆరోజు నన్ను కలిసాడు నేను చెప్పినా ఆల్రెడీ అట్ల చేయకుంటే మంచిగా ఉండే కదా బ్రో అని కానీ వినలేదు పైసలు పోగొట్టుకున్నాడు అట్లనే మా ఫ్రెండు ఒక అబ్బాయి వికాస్ అనే ఒక అబ్బాయి పబ్జి మొబైల్ గేమింగ్లో అంటే ఇప్పుడు బిజిఎంఐ అది బ్యాన్ చేసాడు మన మోడీ సర్కార్ దాని వల్ల ఇప్పుడు అది బిజిఎంఐ అయింది బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా దాంట్లో ఒక పది రోజుల క్రితం మా ఫ్రెండ్ పది వేలు పెట్టాడు ఎందుకంటే గ్లేసియర్ స్కిన్ కోసం ఆ గ్లేసియర్ స్కిన్ కోసం అని చెప్పి పది వేలు పెడితే వానికి వచ్చింది దాని లెవెల్ సెవెన్ చేసాడు అది జస్ట్ చూపించుకోవాడానికి కానీ ఆ పైసలు అన్ని అప్పు చేసి పెట్టిన పైసలు అలా చేయకుండా ఉంటే మంచిగా అవుతుండే నేను మా ఫ్రెండ్స్ అందరం చాలా మంది చెప్పాము ఇట్లా పెట్టకుండా ఉంటే మంచిగా ఉండే అని కానీ అయినా పెట్టాడు

నేను చాలా మందిని చూస్తున్నాము మనం ఇంస్టాగ్రామ్స్లో యూట్యూబ్లో కూడా చూడవచ్చు చాలా మంది ఆ గేమింగ్ ఆడుకుంటూ పిచ్చివాళ్ళ లెక్క ఫ్యామిలీ మీద అరుచు కుంటూ ఇవన్నీ చేస్తున్నారు ఇంకొక హఠాత్ విషయం ఏంటంటే ఒక చాలా మంది అయితే వాళ్ళ పేరెంట్స్ని చంపేసారు ఎందుకూ అంటే ఆడుకోవడానికి మొబైల్ గేమ్ ఫోన్ ఇవ్వకుండా ఉండటానికి ఫోన్ ఇవ్వకపోతే వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ని చంపేయడం అట్లా చేస్తున్నారు

చాలా ఏమంటారు ప్రభావితం చూపిస్తుంది అది దాని వల్ల చాలా మంది ఎఫెక్ట్ అవడం ఉన్నారు చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు చాలా మంది ఫ్యామిలీస్ని చంపేస్తున్నారు చాలా మంది పైసలు పోగొట్టుకుంటున్నారు ఇంకా ఇలా చాలా చాలా జరుగుతున్నాయి సో ఏంటంటే మొబైల్ గేమింగ్ అనేది వాడకుండా ఉండడం ఆడకుండా ఉండడం బెస్ట్ ఒకవేళ ఆడి దానికి ఎఫెక్ట్ అయిపోతారు మొత్తం ఆ గేమింగ్ గేమింగ్ అనే ఉంటున్నారు మా ఫ్రెండ్స్ చాలా మంది కూడా ఆడుతుంటారు ఆడేటప్పుడు మాత్రం ఒక ట్రాన్స్లో ఆడుతుంటారు మొబైల్ గేమింగ్స్ అంతా లైక్ పబ్జి ఫ్రీ ఫైర్ కానీ ఇవే ఎక్కువగా ఎక్కువ శాతం అందరూ ఆడేది పబ్జి ఫ్రీ ఫైరే సో అవి కాకుండా ఇంకా వేరే గేమ్స్ కూడా ఆడకుండా ఉంటే అందరికీ మంచిది ఆడిన కానీ ఒక లిమిట్లో ఆడితే బెస్ట్